హలో చెప్పండి నేన్ చిత్తూరు రెసిడెంటే చెప్పండి ఓకే సార్ మీకు చిత్తూరులో అయితే తిరుపతి ఉంది సార్ తిరుపతి క కాణిపాకం ఉంది మీరు పులిగుండు అది నేమ్ విన్నారా మంచి ట్రిక్కింగ్ సార్ అది అదే సార్ ట్రెక్కింగ్ సార్ అది కొండ చాలా కష్టం సార్ బాగుంటుంది పైనుంచి వ్యూ అయితే బాగా దొరుకుతుంది సార్ మీకు మీరు ఇది లే సార్ మీరు పైన ఎక్కినారంటేనే మీకు మంచి వ్యూ కనిపిస్తుంది సార్ మీరు ఇంకా వాటర్ ఫాల్స్ అయితే తలకోన వాటర్ ఫాల్స్ అని ఒకటుంది సార్ అది బాగుంటుంది మళ్ళీ ఇక్కడ కలవకుంట డ్యామ్ అని ఒకటుంది సార్ అది కొంచెం బాగుంటుంది సార్ అవును సార్ అది వాటర్ ఎక్కువ ఉండదు జస్ట్ డ్యామ్ సార్ అది కొంచెం లుక్గా ఉంటుంది చూసేకి మీరు ఇంకా ఎస్ సార్ ఏంటి సార్ ఔటాఫ్ అంటే విజయవాడలో ఇస్రో ఉంది సార్ ఇస్రో సార్ ఇస్రో అవును సార్ అదే సార్ అవును సార్ అది అక్కడ అక్కడ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది సార్ ఐ మీన్ అక్కడ వచ్చి మీకు జస్ట్ ఒక శ్యాంపుల్ అన్ని బాగుంటుంది సార్ చూసేకి అది ఒ ఒరిజినల్ అక్కడుంది సార్ ఇక్కడైతే మీకు జస్ట్ క్లారిఫికేషన్ కోసం చూపిస్తాం మనం దగ్గరెళ్ళి చూడొచ్చు సార్ ఇంకా తిరుపతిలో అయితే జూ ఉంది సార్ జూ విజిట్ చేస్తారా ఓకే వెల్కమ్ సార్